పశ్చిమ గోదావరి జిల్లాలో స్థానికంగా అందుబాటులో ఉన్న రవాణా సౌకర్యాలు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే బస్సులు జిల్లాలో ఇవి సర్వసాధారణమైన రవాణా విదానం అవి అన్ని ప్రధాన పట్టణాలు మరియు గ్రామాలను కలుపుతాయి ప్రైవేటు బస్సులు ప్రధాన మార్గాల్లో అనేక ప్రైవేట్ బస్సులు కూడా ఉన్నాయి ఈ బస్సులు తరచుగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే బస్సుల కంటే మరింత సౌకర్యవంతంగా మరియు వేగంగా ఉంటాయి కానీ అవి చాలా ఖరీదైనవి కూడా కావచ్చు ఆటో రిక్షాలు ఆటో రిక్షాలు తక్కువ దూరాలకు రవాణా చేయడానికి ప్రసిద్ధి చెందినవి అవి కూడా సాపేక్షంగా సరసమైనవి టాక్సీలు టాక్సీలు చాలా ఖరీదైన ఎంపిక కానీ అవి మరింత సౌకర్యవంతంగా మరియు సౌకర్యవంతంగా ఉంటాయి అవి ఎక్కువ దూరాలకు లేదా వ్యక్తుల సముహాలకు మంచి ఎంపిక రైళ్ళు జిల్లాల్లో కొన్ని రైళ్ళు స్టేషన్లు ఉన్నాయి కానీ రైలు సర్వీస్లు బస్సు సర్వీసు అంత విస్తృతంగా లేవు విమాన ప్రయాణం జిల్లా కేంద్రమైన ఏలూరు నుండి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న విజయవాడలో సమీప విమానాశ్రయం ఉంది ఈ రవాణా ఎంపికలు పశ్చిమ గోదావరి జిల్లాలో నివసించే ప్రజలు జీవితాలని అనేక విధాలుగా ప్రభావితం చేస్తాయి వారు పని పాఠశాల మరియు ఇతర ముఖ్యమైన గమ్య స్థానాలకు ప్రజలు ప్రయాణించడానికి సాధ్యం చేస్తారు వారు స్థానికంగా అందుబాటులో లేని వస్తువులు మరియు సేవలకు కూడా ప్రాప్యతను అందిస్తాయి రవాణా ఎంపికలు కూడా జిల్లాలో మొత్తం రవాణా సౌలభ్యానికి దోహదం చేస్తాయి వారు ప్రజలు జిల్లాల్లోని వివిధ ప్రాంతాలకు వెళ్ళడానికి మరియు వెళ్ళడానికి వీలు కల్పిస్తాయి ఇవి ఆర్థిక అభివృద్ధికి మరియు సామాజిక చేరికను మరుగుపరచడానికి సహాయపడుతుంది అయితే పశ్చిమ గోదావరి జిల్లాలో రవాణా వ్యవస్థకి కొన్ని సవాళ్ళు ఎదురవుతున్నాయి రోడ్లు తరచుగా అద్వానంగా ఉంటాయి ఇది ప్రయాణం కష్టతరం మరియు ప్రమాదకరంగా మారుతుంది కొన్ని ప్రాంతాల్లో ప్రజా రవాణా కూడా లేకపోవడంతో ప్రజలు రాకపోకలు సాగించలేక ఇబ్బంది పడుతున్నారు జిల్లాల్లో రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది వారి రోడ్లు మరమత్తులు మరియు ప్రజారా ప్రజా రవాణాను మెరుగు పరుస్తాయి మెట్రో మెట్రో వ్యవస్థ వంటి ఆ కొత్త రవాణా ఎంపికలని అభివృద్ధి చేయడానికి కూడా వారు కృషి చేస్తున్నారు ఈ మెరుగుదలలు పశ్చిమ గోదావరి జిల్లాలో రవాణా వ్యవస్థను మరింత సమర్థవంతంగా మరియు అందుబాటులోనికి తీసుకురావడానికి సహాయపడుతాయి ఇది జిల్లాలో నివసించే ప్రజలకు ప్రయోజనం చేకూర్చడంతోపాటు అభివృద్ధికి తోడ్పడుతుంది